లా లక్ష్మీగారు మీరేనా మాకు కొన్ని వడ్లు కావాలండి మాకు తిండికి తిండికి కావాలి మంచిగా ఉండాలి ఎక్కువ మందులు కొట్టనివి

మంచిగా అన్ని పోషకాలు ఉంటాయి కదా అందులో ఎన్ ఎన్ని క్వింటాలు ఉన్నాయి మరి పది క్వింటాల్ కింటాల్కి ఎంత పడుతుంది క్వింటాల్కు ఒక నలభై ఆరు వేలు నాలుగు వేల ఆరు వందలు అలా పది కింటాల్ ఉన్నాయా అయితే బీపీటీ బియ్యం మంచివా మరి మాకు బాగా కావాలి మాకు ఐదు క్వింటాల్ కావాలి మంచిగా ఉండాలి బియ్యం మంచిగా అందులో గిట్లా ఎక్కువ పొల్లు గిల్లు ఇట్లా ఏమి ఉండద్దు మంచిగా నీటుగా ఉండాలి గదే గదే కావాలి మాకు మరి బాగా కావాలి ఐదు క్వింటాల్ కావాలి మంచిగా ఉండాలి గిట్లా దుబ్బా అట్లు ఇట్లు ఉండద్దు నేను వడ్లు అడుగుతున్నా అమ్మా నిన్ను బియ్యం కాదు బియ్యం కాదమ్మ నేను అడిగేది వడ్లు సరే సరే అమ్మ మరి కొంచెం ధర అంతేనా తక్కువ లేదా

అయితే వానకాలపు వడ్లు మంచిగా ఉంటాయా బీపీటీ వడ్లు సరే సరే బీపీటీ వడ్లు కావాలి మాకు మరి నేను వేసుకో పోతాను ఇంటికి వచ్చి సరే అమ్మ